జిల్లాలను బట్టి వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు మారుతుంటాయి అదే హిందువులు అయితే మేము ఎక్కువగా హి అన్ని దేవుళ్ళని ఆరాధిస్తాము ఒక దేవుడే కాకుండా శివయ్య లక్ష్మీ పార్వతి వెంకటేశ్వరస్వామి ఇలాంటి దేవుళ్ళను ఎక్కువ పూజిస్తాము అదే మా తెలుగు ఆడవాళ్ళు అయితే అన్ని రకాల అన్ని దేశంలోని ఆడవాళ్ళు ఎక్కువ వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు ఆ వరలక్ష్మి వ్రతం అప్పుడు అన్ని రకాలుగా అయనం వియ్యం ఇచ్చుకోవడం అలా చేస్తుంటారు అదే ఇతర వాళ్ళు అయితే వాళ్ళకు వాళ్ళకు నచ్చిన విధంగా ఉంటారు వాళ్ళ సాంప్రదాయాలనే ఎక్కువ పాటిస్తారు అదే ముస్లిం మహిళలు అయితే ఓన్లీ వాళ్ళకు నచ్చిన పండుగలు మాత్రమే చేస్తారు ఇంకా సిక్కులు వచ్చేసి వాళ్ళు వాళ్ళ సంప్రదాయంకి అనుగుణంగా నెత్తి కనపడకుండా ఇట్లా చున్నీ కవర్ చేసుకుంటారు వాళ్ళకు వెంట్రుకలు కనిపీయకూడదు అనేది సంప్రదాయం